అవునండి ఎవరండి అవునండి చెప్పండి పెట్టుకుంటారా అండి ఇప్పుడు లోన్ ఆల్రెడీ పెట్టుకున్నారా అండి

ఎంత అండి ఇరవై గ్రాములు అంటే మీకు గ్రాముకు వచ్చి నాలుగు వేల చొప్పున ఇస్తాం అండి నాలుగు రెండ్లు ఎనిమిది ఎనభై వేలు వస్తుంది అండి అంతే అండి లక్ష యాభై వేలు ఎక్కడండి ఎనభై వేలు ఎక్కడండి అంత రాదు కదండి అంటే బయట గోల్డ్ రేటు మీకు తెలుసు కదండి ఆరు వేలు ఉంది అండి అంటే మీరు అమ్మేసిన కానీ మీరు అమ్మేసినా కానీ లక్షఇరవై వేలు వస్తాయండి అలాంటిది తాకట్టుకి లక్షయాభై ఎలా ఇస్తాం అండి అవ్వదు కదండి అంటే మేము ఇంకా మీకు ఫ్రీగా ముప్పై వేలు ఇస్తున్నట్టు అండి డి అలాగ అవ్వదు కదండి ఆ అంటే కరెక్ట్ అండి కాకపోతే మరి మాది

అంటే అలాగని మా రూల్స్ ఒప్పుకోవు కదండి మా రూల్స్ మాకు ఉంటాయి కదండి అంటే ఇది నాది ఏమి సొంతం కాదు కదండి ఇది అంతా పైది కదండి అంటే మీరు అలా అంటున్నారు కాబట్టి ఒక లక్షరూపాయలు వరకు అయితే ఇవ్వగలుతాము కానీ ఇంక దానికి మించి అవ్వదండి అది కూడా మీరు ఏదో అత్యవసరపరిస్థితిలో అంటున్నారు కాబట్టి మాములుగా అయితే అసలు ఆ ఎనభై వేలుకి రూపాయి కూడా ఇవ్వం అండి మేము ఎక్కువ ఏదో మీరు అడిగారు కదా కరెక్ట్ అండి కాకపోతే మరి మా రూల్స్ ఒప్పుకోవు కదా పొనీ లేదంటే మీరు పర్సనల్ లోన్ పెట్టుకోండి లేదంటే ఒక అంటే దీనికి దీనికి యాభై వేలు ఇస్తాము దీనికి ఒక లక్షరూపాయలు ఇస్తాం అండి మిగిలింది పర్సనల్ పర్సనల్ లోన్ పెట్టుకోండి షూరిటీలు తెచ్చి సరిపోతుంది ఆ ఉంటారుకదండి మీ వాళ్ళు

అదే అండి కాకపోతే మరీ మా వల్ల అవ్వదు కదండి లక్ష రూపాయల వరకు అయితే ఇవ్వగలుగుతాం అండి అంతే దానికి మించి ఇంకా అవ్వదు అండి సరే అండి అదే మీరు ఒకసారి బ్యాంకు కాడికి రండి మాట్లాడదాం అండి మేనేజర్ గారితో పైన ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని అడుగుతాను మా హెడ్ ఆఫీసులో అడుగుతాను అలా చెప్పి కాకపోతే మరి మీరు అనుకున్నట్టు లక్ష యాభై వేలు అయితే రావండి మరి లక్ష వరకు అయితే వస్తాయండి అదే అండి మాట్లాడదాం అండి మీరు వస్తే దానిని బట్టి